వంటలు చేయడానికి మనం ఆహార బ్యాగులు బ్లాక్స్ కానీ పుస్తకాలు కానీ నాకు ఉన్నాయి నేను వాటిని చూసే నేర్చుకున్నాను వాటిలో చాలా రకాలు ఎప్పుడు చెప్తు ఉంటారు పుస్తకాలు అనేసరికి మనకు రోజు వచ్చే న్యూస్పేపర్ నుండి ప్రతి ఆదివారం ఒక బుక్ ఉంటుంది సండే బుక్ అని వాటిలో ఖచ్చితంగా ఒక పేజ్లో వంటకాలు ఉంటాయి అవి ఆహ మాంసంవి కావచ్చు స్నాక్స్ కావచ్చు కూరలు కావచ్చు లేకపోతే టిఫిన్లు కూడా కావచ్చు వాటి వాళ్ళు వాడే పదాలు చాలా లబ్ ఈజీగా తొందరగా లభిస్తాయి మనం అన్ బయట దొరికే షాపులలో మనకి అవన్నీ ఉంటాయి మనం వాటిని చూసి చేసుకోవచ్చు ఇంకా ఆహారం బ్లాగ్లు కానీ ఏమైనా ఉన్నాయంటే నేను చాలా చూస్తాను యూట్యూబ్ అదేంటి మనం ఎప్పుడు పక్కన వాళ్ళు చూసిచేసి చూడడ్ చూసి చేయడం చాలా తొందరగా ఉన్ నేర్చుకోగలుగుతాము అట్లా చూస్తే అందుకు నేను చాలా మందివి చూసి నేర్చుకుంటాను నేను అలా చాలా వంటకాలు చ ఏమంటారు చేయడానికి ట్రై చేశాను కొన్ని మంచిగా వచ్చాయి కొన్ని రాలేదు కానీ మనం పుస్తకాలలో చదివితే బాగా అర్థం అవుతాయి కాకపోతే వాళ్ళు గ్రాములలో చెప్పేసరికి మనం కొల్ కొన్ని కొలతలు తప్పు రావచ్చు అవి ఎన్ని గ్రాములు తెలియవు అంటే మనకి షాపులలో ఉన్నంత కొలతలు రావు అందుకని బ్యాగ్ ఆహారం బ్యాగ్లు చూస్తే దాంట్లో మనకి ఇన్ ఈ కప్పుకి తీసుకోండి అని చెప్తారు అప్పుడు మనకి తొందరగా అర్ధం అవుతుంది అందుకే నేను వాలను ఫాలో అవుతాను దాన్ దాంట్లో చాలా ఉంటాయి వాళ్ళు తెలుగు తెలుగు వాళ్ళకి తెలుగులో ఉంటాయి ఆ బ్లాగ్స్ లేకపోతే హిందీ వాళ్ళకి హిందీలో ఉంటాయి తెలుగులో అయితే శ్రావణి కిచెన్ అని అమ్మ చేతి వంట అని విష్ మై ఫుడ్ అని ఇలాంటివి చాలా చానల్స్ ఉన్నాయి వాటిని చూసి నేర్చుకోవచ్చు వాళ్ళు మనకి అర్ధమయ్యే రకంగా ఎంతసేపు ఏది ఉంచాలి ఎంతసేపట్లో తియ్యాలి అనే అంత క్లియర్గా చెప్తారు మనం ఏమైనా సం అనుమానాలు ఉన్న వాటిని వాళ్ళకి కమెంట్ల రూపంలో చెప్తే వాళ్ళు వాటికి కూడా రిప్లై ఇవ్వడానికి చూస్తారు అది బాగా నచ్చుతుంది పుస్తకాలలో అనేసరికి పుస్తకాలలో చూపించే బొమ్మ మనకి మొత్తం కూర అయిపోయిన తర్వాత చూపించే బొమ్మ మనకు రాకపోవచ్చు కాకపోతే కొంచం అటు ఇటుగా రావచ్చు అది కూడా మనం చూసి నేర్చుకోవచ్చు పుస్తకాలలో కొంత మందికి పేర్లు తెలియక ఈ దీని వాడే బదులు అది వాడటంతో అప్పుడపుడు అలాంటి కొన్ని కొన్ని తప్పులు జరుగుతు ఉంటాయి అదే బ్లాగ్స్లో అయితే అన్ బొమ్మలు చూపిస్తారు కాబట్టి మనకు ఈజీగా అర్ధమవుతాయి నాకు పుస్తకాలు అనే సరికి ఈనాడు అదేంటి ఆదివారం పుస్తకం గుర్తు వస్తుంది బ్లాగ్స్ అనే సరికి చాలా మంది ఉన్నారు నేను చాలా రకాల బ్లాగ్స్ చూస్తాను నేను ఒక కూర చేయడానికి ఒక ఐదు ఆరు బ్లాగులు చూస్తాను లేకపోతే నేను ఎపుడైనా ఒక్కొక్కసారి పుస్తకాలలోకి వెళ్ళి వంటకాలు తెంపి వాటిని పక్కకి ఏమంటారు అదేంటి అన్నీ చూసి చింపి బుక్కులలో అతుక పెట్టుకోవడం కానీ అలాంటివి ఏమైనా చేసి వాటిలో కూడా కొంచం చూస్తాను నేను రెండింటిలో చూసి ఏది నచ్చితే నేను అదే చేయడానికి ట్రై చేస్తాను